అన్నా మీరు డెలివరీ బాయ్ మాట్లాడేది మేము ఫుడ్ ఆర్డర్ చేసాము ఇంకా రాలేదు అన్న మా ఇంట్లో వర్షం వర్షం పడడం ద్వారా మేము వంట చేసుకోలేదు అందుకని ఫుడ్ ఆర్డర్ చేసాము ఇంకా రాలేదు చాలా లేట్ అవుతుంది పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఆకలి అంటున్నారు పొద్దు అంతా వర్క్ చేసి ఉన్నాము ఆలిసిపోయి ఫుడ్కి ఎదురు చూస్తున్నాము ఎంత సమయం పడుతుందో చెప్పండి అన్న కొంచెం తొందరగా రాండి అన్న ప్లీజ్